హలో ఉషగారా అండి మాకు ఎలర్జీ టాబ్లెట్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇవ్వరాా మా బాబుకు బాబ ఏజ్ ఫిఫ్టీన్

త్రీ ఫోర్ డేస్ అయింది ఇంకా డెటాల్ సోపు వాడినా మేడం ఇంతవరకు ఏమి వాడలేదు సరే మేడం సరే మేడం అవునా సరే మేడం ఏమి అవసరం లేదు మేడం

సరి